బావి నుండి నీళ్ళను ఎలా తీస్తారు తాడు అనేటటువంటిది బకెట్కి కానీ దేనికైనా కట్టి ఆ బావిలో ఉన్నటువంటి నీళ్ళను పైకి తీయడం అనేది జరుగుతు ఉంటుంది అయితే దానికోసం ఇండక్షన్ మోటార్ వాడుకోవచ్చు అవి పెద్ద పెద్ద మోటార్ల ద్వారా బావిలో ఉన్నటువంటి నీటిని పైకి తీసుకోవడానికి ఆ మోటార్లను వాడుతు ఉంటారు